అవునవును ఎవరండి మీరు ఓకే ఎంతమంది అండి మీరు ఫైవ్ మెంబర్సా ఓకే ఎన్ని రోజులు స్టే ఎన్ని రోజులు ఉందామని అనుకుంటున్నారు ఓకే ఓకే అయితే శ్రీశైలం వన్ డేలో అయిపోదు అండి అది దర్శనంకి మళ్ళీ అది బస్ బుకింగ్కి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి టూ డేస్ పడుద్దండి అది శ్రీశైలం అనంతగిరి వన్ డే వన్ డే వన్ నైట్ అక్కడ స్టే చేస్తారా లేకపోతే చూసి వెళ్ళిపోతారా ఓకే ఓకే ఓకే ఓకే అయితే మొత్తం ఇవి రెండేనా ఇంకా ఏమన్న ఉన్నాయా అండి చూడాలనుకుంటునవి ఇవి నయాగరా ఫాల్స్కి తీసుకు వెళ్తాం అండి మేము అలా మినీ నయాగరా ఫాల్స్ ఉంటాయండి యాక్చువల్గా అనంతగిరి హిల్స్ పక్కకి

తెలంగాణ ఓ అయితే మొత్తం ప్యాకేజ్ మొత్తం ఫోర్ నైన్ ఫోర్ ట్రిపుల్ నైన్కి వస్తుంది అండి మీకు ఫైవ్ మెంబర్స్ అంటున్నారు కదా మీకు డిస్కౌంట్ ఒక టెన్ పర్సెంట్ అన్న ఫైవ్ పర్సెంట్ అన్నఇప్పిస్తాం అండి లేదు డైలీ మా మా వృత్తి ఇదండి అవునా మేము కూడా హైదరాబాద్ అండి ఇక్కడ ఆఫీస్ ఉంటుంది మాది చిన్నది యాక్చువల్గా ఒకసారి మీరు ఎక్కడ ఏ ఏ ఏరియా చెప్తే లేకపోతే మీరు ఆఫీస్కి వస్తారా మరి లేకపోతే డైరెక్ట్ ప్లాన్ చేయాలా అంటారా ఓకే అండి మ క్యాంపింగ్స్ ఇంకా సైక్లింగ్స్ ఉంటాయి చాలా గేమ్స్ ఉంటాయి అండి పర్ క్యాంప్ ట్రెక్కింగ్ ఈజ్ మెయిన్ అదే కదా అనంతగిరి హిల్స్ అంటే మా ఓన్ వెహికల్లో తీసుకు వెళ్తామండి మేము మీతో పాటు ఇద్దరు వస్తారు వాళ్ళు మీకు మొత్తం గైడ్ చేస్తారు వాళ్ళంత మీ ఫుడ్ విత్ ఫు విత్ ఫుడ్ అండి మొత్తం మీరు అంటే కొన్ని కొనుకోవాలంటే అది మీ మీ బాధ్యత అండి అది మా తరఫు నుంచి ఓన్లీ తిండి ప్లస్ అంటే మొత్తం కావలసినవి అంతా మేము చూసుకుంటాం మీకు కావాల్సినవి మీరు తీసుకోవాలి నే మీరు ఇప్పుడు ఏ డేట్ రోజు ఫ్రీ ఉంటే ఆ ఆ డేట్ రోజు మనం ప్లాన్ చేద్దాం అండి మాకు మాది ఇదే కదండి అంటే సో మీరు కంఫర్టబుల్గా ఇప్పుడు మీరు ఆ రోజు ఫ్రీ వీకెండ్ డేస్ కానీ ఏ డేస్ ఉన్న మీరు ఎప్పుడు ఎప్పుడు ఏ డేట్ రోజు చెప్తే ఆ డేట్ రోజు మేము ఫిక్స్ చేస్తాం ఓకే చేయండి అవునవును అండి చేస్తాం మీకేం పర్లేదండి